శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యం ఉండడం కోసం మనము ఉదయము సాయంత్రం వాకింగ్ లాంటి అంటే నడక వ్యాయామం చెయ్యొచ్చు కానీ మానసిక ఆరోగ్యం అంతకంటే చానా ముఖ్యం ఈ రెండింటిని సమతుల్యత చేయాలంటే యోగా మెడిటేషన్ ధ్యానము లాంటివి ఉదయము మరియు సాయంత్రం ప్రతీరోజూ ఒక గంట పాటు చేసినట్టైతే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది వీటితోపాటు సమతుల్య ఆహారం అనగా అధికంగా మాంసం గాని తినకపోవడం వల్ల మనకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది ఎందుకంటే అధికంగా మాంసం తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరిగి వాటి వలన మనకు శరీరం అసౌకర్యం గురవుతుంది కాబట్టి ఎక్కువుగా పండ్లు కూరగాయలు లాంటివి ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు శారీరకంగా మరియు మానసికంగా అన్ని విధాల మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఇది అందరూ పాటించాలి